భారతీయ రవాణా వ్యవస్థ ఎలా ఉంది అంటే బాగానే ఉంది ఇక్కడ రవాణా సంస్థ అనేది చాలా విధాలుగా మనము చెప్పుకోవచ్చు అది ఏ విధంగా అంటే రోడ్డుపై బస్సులో ప్రయాణించవచ్చు లేదా ట్రైన్లో కానీ ప్రయాణించవచ్చు లేదా షిప్లో కానీ ప్రయాణించవచ్చు లేదా ఎరోప్లేన్ లేదా హెలికాఫ్టర్ ద్వారా కూడా ప్రయాణించవచ్చు ఇలా చాలా విధాలుగా మనం అనేది ప్రయాణించవచ్చు భారతీయ భారతీయ రవాణా వ్యవస్థ ద్వారా మనము ఇలా చాలా విధాలుగా ప్రయాణించవచ్చు దేని ద్వారా అంటే ఆర్టిసి బస్సు కానీ లేదా ట్రైన్లు కానీ లేదా ఏరోప్లేన్ కానీ లేదా హెలిక్యాఫ్టర్ గాని లేదా ప పడవలలో లేదా షిప్లో కానీ సముద్రం ద్వారా కూడా ప్రయాణించవచ్చు ఇలా ప్రయాణించవచ్చు ఇలా ఇలా అనేది కొనసాగుతుంది మన భారతీయ రవాణా వ్యవస్థ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రవాణా వ్యవస్థ అనేది చాలా ముఖ్యం మన భారతదేశానికి ఎందుకంటే ఇక్కడ ఉన్న జనాభాకి ఇలా వ్యవస్ట అనేది చాలా ముఖ్యం ఇప్పుడు ఉన్న జనాభాకి ఈ వ్యవస్ద అనేది ఇంకొంచెం అటు ఇటు అయిపోతుంది ఎందుకంటే జనాభా పెరిగిపోతుంది బస్సుల్లో కూడా ఇరుకు ఇరుకురుకుగా వెళ్ళడం ట్రైన్లో కూడా ఇరుకు ఇరుకుగా వెళ్ళడం ఇలా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము సో అందుకని ఈ ఇబ్బందులని మనము తొలగించుకోవాలంటే గవర్నమెంట్ అనేది మనపై కొంచెం గవర్నమెంట్ అనేది మనపై కొంచెం జాలి చూపించి మనకు సహకరించాలి అది ఏ విధంగా అంటే బస్సుల్లోని కొంచెం ఎక్ క్రొత్త బస్సులు అనేవి వేయడం లేదా ట్రైన్లని రోజుకు రెండు వచ్చేటి ఒక నాలుగు వచ్చేలాగా చేయడం ఇలా వాళ్ళు ఒక మార్పు అనేది తీసుకొస్తే మన ప్రయాణం అనేది సుఖంగా సుఖవంతంగా మంచిగా ప్రశాంతంగా ప్రయాణించవచ్చు అందుకని ఇలాంటి మార్పులనేవి మన భారత వ్యవ రవాణ వ్యవస్థ అనేది తీసుకురావాలి అప్పుడు ప్రజల్లో ఎలాంటి ప్రజలకు ఎలాంటి భేద విభేదాలు కానీ ఇబ్బందులు కానీ ఎదురురావు అప్పుడు వాళ్ళు ఎంచక్కగా హాయిగా ఒక ఒకా జాగా నుంచి ఇంకో జాగాకి లేదా వాళ్ళు అనుకున్న చోటికి ఎంచక్కగా సుఖవంతంగా ప్రశాంతంగా ప్రయాణించవచ్చు అందుకనీ భారత వ్యవస్థని చాలా బాగా ఇక్కడ రన్ అవుతుంది అవుతుంది అయింది ఇకపై అయి అవుతుంది కూడా అందుకని ఈ వ్యవస్థని మెయింటైన్ చేయడమంటే చాలా కష్టం కాని అది భారతదేశం అనేది చాలా బాగా రన్ చేస్తుంది ఇలా మనము చాలా వ్యవస్థల ద్వారా ప్రయాణించవచ్చు చాలా వెహికిల్స్ ద్వారా ప్రయాణించవచ్చు ట్రైన్లో కానీ ఆర్టిసి బస్లో కానీ ఫ్లైట్లో కానీ అంటే ఏరోప్లేయిన్ లేదా హెలికాప్టర్ లేదా సముద్రంలో షిప్ల ద్వారా కానీ ఇలా చాలా విధాలుగా మనం ప్రయాణించవచ్చు ఇప్పుడు చూస్తున్న సమాజంలో అయితే రోజు రోజుకి జనాభా పెరిగిపోతూ ఉంది ఆ జనాభా పెరిగిపోవడం వల్ల ఈ బస్లో వెళ్ళినప్పుడు కానీ ట్రైన్లో వెళ్ళినప్పుడు కానీ జనాభా ఎక్కువ అవుతుండటం వల్ల ఈ బస్సుల్లో ట్రైనులో వెళ్ళినప్పుడు ప్రయాణం చేసినప్పుడు జనాలు బాగా ప్రయాణిస్తున్నారు కాబట్టి జనాలకు బాగా ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అది ఏ విధంగా అంటే ఒక్కసారిగా ప్రయాణికులు ఒక్కటే బస్సు ఎక్కి ఒక్కటే ట్రైన్ ఎక్కి అలా ప్రయాణించినపుడు ఇరుకు ఇరుగ్గా ప్రజలకు సరిగ్గా సీటులు దొరక్కపోవడం వల్ల ఇలా చాలా విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇబ్బందులు ఎదురుకొని ఇలా ఇరుకు ఇరుగ్గా ఉండి ప్రయాణించవలిసి వస్తుంది ఇప్పుడు పెరుగుతున్న జనాభా చాలా చినపా రోజు రోజుకి చాలా పెరిగిపోతుంది జనాభా కాబట్టి ఇప్పుడూ ప్ర మనము ఎప్పుడు అయితే బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణిస్తున్నామో అప్పుడు ఇరుకు ఇరుగ్గా పోవాలసి వస్తుంది ప్రయాణికులు చాలా ఇబ్బందిలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకని ఈ భారతీయ ర రవాణా వ్యవస్థ అనేది ఒక మార్పు అనేది తీసుకు రావాలి అప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు క్షేమంగా సుఖవంతంగా ప్రయాణించవచ్చు